ఈ సంఘటన నేను ఎదుకురుకున్నాను నేను ఒకసారి పోలిటిక్స్ జరిగేటప్పుడు అప్పుడు అక్కడ ఫోటో ఫోటో కానీ వీడియో కానీ తీసినప్పుడు అక్కడ వాళ్ళు రిస్ట్రిక్ట్ ఏరియా అని అక్కడ తీయగూడదు ఫోటోలు తీయగూడదు అని మమ్మలని చెప్పారు అప్పుడు అలాంటి సంఘటనలు మేము ఈ విధమైన సంఘటన ఎదురుకున్నాము అలానే ఇంకా చాలా విషయాలు జరిగాయి చాలా విషయాల్లో ఈ సంఘటనలు మేము చాలా ఎదురుకున్నాము ఇప్పుడూ ఏదన్నా ఇప్పుడు టెంపుల్స్లో వెళ్ళినప్పుడు అక్కడ ఫోన్స్ అనే వీడియోస్ రిస్ట్రిక్ట్ చేస్తారు అక్కడ మేము వీడియో తీసినందుకు మమల్ని హెచ్చరించారు అప్పుడు మేము వీడియోస్ ఆపాము ఇంకా సేవరల్ ప్లేసెస్ అంతా వీడియోస్ తీయకూడదని చెప్తూ ఉంటున్నారు వీడియోస్ ఎక్కడంటే అక్కడ చాలా దెగ్గరలో రిస్ట్రిక్ట్ అయ్యి ఉంటుంది ఎక్కడంటే అక్కడ వీడియోస్ తీయగూడదు ఫోటోస్ అనేది నాట్ అలౌ ఉంటుంది టెంపుల్స్లో అయితే ఖచ్చితంగా నాట్ అలౌ ఉంటుంది ఇప్పుడూ కొన్ని ఉంటాయి సెవెరల్ ప్లేసెస్ అని అవీ బయటకి ఎక్స్ప్లోర్ చేయకూడదు ఇప్పుడూ ఎక్స్ప్లోర్ చేసిన మన మీద కేసు ఫైల్ అవుతుంది ఫోటోస్ రిస్ట్రిక్ట్డ్ ఏరియాస్లో తీయగూడదు